నేను ఖాళీ దొరికిన సమయంలో కొంచెం ఇంట్లో పని అనేది చేస్తూ ఉంటాను అదే విధంగా నాకు నేను చేస్తున్న జాబ్ పరంగా నేను దూరంగా ఉండటంతో నా వంట నేనే చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే రోజుకి రోజు నా వంట నేనే వండుకుంటాను ఖాళీ దొరికిన సమయంలో కొంచెం క్రొత్త క్రొత్త వంటకాలు నేర్చుకోవాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది దానికి కావల్సినవి అంటే యూట్యూబ్లో చూడటము లేకపోతే టీవీలో వచ్చే వంటల ప్రోగ్రాములు చూడటము ఇలాంటివి చూస్తూ ఉంటూ క్రొత్త క్రొత్త వంటకాలు అనేవి చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్లో అంటే ఇండియన్ చెఫ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కొ ఒక క్రొత్త వంటకం ఏంటంటే బీట్రూట్ ద్వారా వాళ్ళు హాల్వా అనేది చేసారు బీట్రూట్ హల్వా అది ఏమో ఎలా ఉంటుంది ఏంటని అనుకున్నాను కానీ చేసిన తరువాత కొంచెం బాగానే అనిపించింది క్యారెట్ హల్వా ఎలా ఉంటుందో అదే విధంగా ఉంది బీట్రూట్ హల్వా కూడా కాకపోతే ఇంకా కొంచెం ఆరోగ్యకరంగా ఉండే విధంగా ఇది బీట్రూట్ అనేది చేయడం జరిగింది ఇంకా చెప్పాలంటే నేను క్రొత్త క్రొత్త వంటలు నేర్చుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే యూట్యూబ్ ఛానళ్ళు అలాగే అలాగే టీవీ ప్రోగ్రాములు ఈ టీవీ ప్రోగ్రాములు వచ్చేసరికి నేను ఎక్కువగా తెలుగు ఛానల్ అనేది చూస్తూ ఉంటాను ఎందుకంటే వారు ఏ ఐటెం ఏ ఏ పదార్థాలు ఎప్పుడు ఎంతెంత కొల కొలతతో వేస్తున్నారో తెలియాలి కాబట్టి మనము తెలుగు భాష మనకి ఎక్కువ వచ్చు కాబట్టి మన మాతృభాష తెలుగే కాబట్టి తెలుగు ఛానల్ అనేవి చూడటం జరుగుతుంది వారు ఎటువంటి పదార్థం వేసిన దాని పేరు మనకి టక్కున మనకి గుర్తు రావాలి కాబట్టి తెలుగు అనేది తెలుగు ఛానల్ ఎక్కువ చూస్తూ ఉంటాము అలాగే తెలుగు ఛానల్లో ఈటీవీలో వచ్చే అభిరుచి అని లేకపోతే సప్తగిరిలో వచ్చే మా ఊరి వంట అని ఇలా రెండు మూడు రకాల ప్రో వంటలు ప్రోగ్రాంలు అనేవి జరుగుతూ ఉంటాయి టీవీ ఛానల్లో ఆ ప్రోగ్రాంలో నేను ఖాళీ దొరికినప్పుడు లేకపోతే ఆదివారం మధ్యాహ్నం మాట్లు కూర్చొని చూస్తూ ఉంటాను అందులో కొన్ని గ్రామీణ వంటకాలు అంటే కట్టెల పొయ్యి మీద వండటం లేకపోతే మట్టి కుండలో వండటం అలా వండితే దాని వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి ఇలాంటివన్నీ చెబుతూ ఉంటారు దాంట్లో కూడా మనకి చాలా రకాల వంటలు అనేవి క్రొత్త క్రొత్త వంటలు అవి చేస్తూ ఉంటారు మనం ఇంకొకటి నేను చూసిన వెరైటీ వంట ఏంటంటే ములక్కాడ ములక్కాడని మనం ముక్కముక్కల క్రింద సన్నగా కట్ చేసుకొని కాడ కాడ క్రింద తింటూ ఉంటాము అలా కాకుండా నేను చూసింది ఏమిటంటే నాకు చాలా కొత్తగా అనిపించింది యూట్యూబ్లో చూసాను ఒక గ్రామీణ వంటకం లాంటిది అది ఏం చేసారంటే ములక్కాడల ముందు పొయ్యి మీద కాల్చారు అంటే పొయ్యి ఉంటుంది కదండీ కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి మీద కాల్చారు మొత్తం నల్లగా వచ్చేలాగా కాల్చి కాల్చిన తరువాత ఆ ములక్కాడలని చీరి దాని లోపలున్న గుజ్జుని బయటకు తీసి దాంట్లో ఉన్న గింజ కానీ గుజ్జు కానీ మొత్తం అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని కూర వండటం జరిగింది నేను ఎప్పుడూ చూడలేదు అలా మునక్కాడలని అలా వండుతారని ఆ గుజ్జును మాత్రమే వండారు

అల్లం పేస్టు ఇలాంటివన్నీ వేసి కొంచెం చాలా బాగా వండారు నేను కూడా ట్రై చేసాను అది నాకు చాలా బాగా నచ్చింది ఆ వంట కూడా ఇంకా చెప్పాలంటే దూరంగా ఉంటున్నాను కాబట్టి నేను ఇలాంటి యూట్యూబ్ ఛానల్ గట్టా చూసి కొన్ని క్రొత్త క్రొత్త వంటకాలు నేర్చుకోవడం అనేది జరుగుతుంది అలా నేర్చుకోవడంతో నేను నేను కూడా ఇంట్లో ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ నేర్చుకున్న వంటలు ఇంట్లో కూడా చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా చెబుతూ ఉంటారు ఎక్కడ నేర్చుకుంటున్నావు ఇలాంటి వంటలు నీకు ఎక్కడ అసలు ఖాళీ ఎక్కడ దొరుకుతుందని ఖాళీ సమయాలలో ఇలాంటివి నేర్చుకోవడంతో నాకు టైం టైం అనేది తెలియట్లేదు టైం వృథా కాకుండా ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉంటున్నాను ఓ ప్రక్కన ఉద్యోగం చేసుకుంటూ ఇంకో ప్రక్కన ఇలాంటివన్నీ నేర్చుకుంటూ నా సమయాన్ని గడుపుతూ ఉంటున్నాను